హలో చెప్పండి

మీదే ఊరు మీదే ఊరు కొంచెం గట్టిగ మాట్లాడు వినపడుటలేదు సుందరశాల మండల్ చెన్నూరా ఓకే ఎప్పటి వరకు కావాలి గ్యాసు సోమవారం ప్రొవైడ్ చేయొచ్చు కానీ ఏంటంటే మీరు కొంచెం ఇక్కడ ఆఫీస్ తెలుసు కదా చెన్నూరులో ఆఫీస్ దగ్గరకొచ్చి అండి అదే అదే అక్కడికే అక్కడికొచ్చి ఒక ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చేసి ఒకటి ఫిల్ చెయ్యాలి మాకు ఎక్స్ట్రా గ్యాసు కూడా కావాలి అని ఒరిజినల్ జిరాక్స్ ఏ కదా ఒరిజినల్ తోటి ఒక జిరాక్స్ తీసుకుని వస్తే అయిపోతుంది ఆ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని మీకొకటి ఇస్తారు ఒకటి గిఫ్ట్ ఇస్తారు అన్నట్టు మీకొక ఎక్స్ట్రా గ్యాస్ కావాలని పిటిషన్ పెట్టుకోవాలి అక్కడ పిటిషన్ పెట్టుకుంటే దాని ప్రకారం మీకు వస్తుంది పడుతుంది కదా ఇప్పుడు మీకు అర్జెంటుగా కావాల్లంటే అర్జెంటుగా ఉండదు కదా ఖాళీ ఉండవు అట్లనే చాలా మంది అడుగుతారు ముందే పెళ్ళిళ్ళ సీజన్ ఇది అట్లా అందుకోసం మీరు పిటిషన్ ఇప్పుడు ఇవాళ ఇవాళ వెళ్ళాలి మీరు చెన్నూరుకి ఇవాళ పోయి పిటిషన్ పెట్టుకుంటే రేపు సండే కాబట్టి మీకు మండే రోజు కావాల్లంటున్నారు కాబట్టి పెట్టుకుంటే వస్తుంది చార్జెస్ పడతాయి ఎందుకంటే సుందరశాల అంటే మినిమం ఓ ట్వెల్వ్కి ఎక్కువే ఉంటుంది పదిహేను అంటే మరీ అంతేనా కొంచెం వస్తున్నాయి కరె మీకూ బుక్ చేసుకున్నది వేరే ఉంటుంది ఎక్స్ట్రా తీసుకున్నది వేరే ఉంటుంది కదా అందుకూ స్పెషల్గా ఫ్రీగానే మాకు వేరేవి రావాల్లంటే రింపుడు రింపుతాల్లనేది మాకు తెలీదు కదా మేము ఇక్కడ ఏంటి కస్టమర్లు వేరే ఉంటారు వర్క్ చేసేవాళ్ళు వేరే ఉంటారు కదా అది అక్కడా రెగ్యులేటర్ దగ్గరా ఆఫ్ చేసుకోవాలి అది మీరు కొంచెం చూసుకోవాలి గ్యాస్ మొద్దు కాడ కూడా ఉంటుందన్నట్టు అక్కడ కూడా ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే గ్యాస్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఫుడ్ ప్రిపేర్ కావడంతో మీరు అట్లా ఏందంటే ఆఫ్ చేసుకునింటే మీకనేది వస్తుంది ఎక్కువ రోజులు ఓకే మండే రోజు కావాలంటున్నారు కదా ఇవాళ పోయి పిటిషన్ పెట్టుకోండి వస్తుంది మరి